హలో నమస్కారం సార్ నా పేరు రవికుమారండి నా పేరు రవికుమార అండి మీరు కమల్ ఫోటో స్టూడియో కదండి నాది ఫిబ్రవరి ఇరవై తారీఖు ఎంగేజ్మెంట్ ఉందండి అయితే ఫొటోస్ తీయ్యాలి సార్ ఫొటోస్ కావాలి అది ఓన్లీ ఫొటోసే సార్ ఎంగేజ్మెంటే కదా మ్యారేజ్ అప్పుడు మీరు వీడియోస్ కూడా తీద్ద్దరు గానీ అయితే ఇది ఓకే ఓకే సార్ మనకి నాణ్య నాణ్యమైంది క్వాలిటీ ఉన్నదే కావాలి సార్ కొంచెం కాస్ట్ అయినా పర్లేదు కాపోతే మీరు రీజనబుల్గా చూసి రేటు చెప్పండి సార్ దాన్ని బట్టి నేను ఎన్ని ఫోటోలు కావాలనేది చెప్తాను సార్ మీకు ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే ఓకే సార్ సరే సార్ మీరు చెప్పిందంతా బాగానే ఉంది సార్ ఇప్పుడు ట్వంటీ థౌజెండ్దే ఒక పదిహేడు వేలు అలా అవదా సార్ మాది ఖమం లోకలే సార్ అవునవును సార్ ఇరవైయ్యో తారీఖు సార్ ఆ స సరే స ఆ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే థ్యాం యూ థ్యాంక్యూ